మా ఇంటికి బంధువులు వచ్చి ఉన్నారు వాళ్ళని విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం భవాని ఐల్యాండ్ కొండపల్లి ఖిల్లా మరియు మంగళగిరి పానకాల స్వామి టెంపుల్ ఉండవల్లి గుహలు

ఇదీ ఇబ్రహింపట్నం ఐల్యాండ్ మంగళగిరి ఐల్యాండ్ ప్రదేశాలకు తీసుకువెళ్ళి చూపించడం జరిగింది